హలో హలో చెప్పండి హలో అవునండి మేము గ్యాస్ బుక్ చేసి చాలా రోజుల అవుతుంది ఇంకా గ్యాస్ రాలేదండి ఎంత టైం పడుతుంది అవునాండి ఎన్ని డేస్ పడతాదండి వచ్చేదానికి గ్యాస్ ఒకవేళ మేము బుక్ చేసిన తర్వాత ఒక త్రీ డేస్ అయితుందండి మాది ఓల్డ్ బస్టాండ్ అండి గుంతకల్ అవునా అండి ఎంత అండి కాస్ట్ జాస్తి నైన్టీన్ హండ్రెడా అండి ఎందుకంటడి ఛార్జెస్ పెరిగనాయా లేకుంటే గ్యాస్ రేట్ పెరిగిందా మీర ఎంత తీసుకుంటారండి ఛార్జ్ డెలివరీ ఛార్జెస్సు నెక్స్ట్ టైం కొంచెం తొందరగా డెలివరీ చేయండి కొంచెం ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ టైం కొంచెం తొందరగా డెలివరీ చేయండి కొంచెం గ్యాస్ మేము చేసామండి టూ డేస్లోనే వస్తుండే ఎప్పుడు ఈసారి ఏమో లేట్ అయ్యందండి మీరు ముందే చెప్పండి ఎన్ని డేస్కి అవునాండి ఓకే సరే అండి థ్యాంక్ యు